సార్ నేను అర్జెంటు పనుండి వెళ్తున్నాను సార్ వర్కుకి హెల్మెట్ సైడ్కుంది సార్ పెట్టుకుంటా లైసెన్స్ కూడా ఇంట్లో మర్చిపోయాను సరే సార్ అర్జెంటగా వెళ్తున్నాను ఈ సార్కైతే వదిలేయండి లిస్ట్ అలా ఇచ్చి అదే సార్ నెక్స్ట్ ముందుగా వెళ్తాను ఇంటి నుంచి లైసెన్స్ మరియు హెల్మెట్ కూడా ధరిస్తా క్షమించండి సార్ ఈసారియితే అర్థమౌతోంది సార్ అర్థమౌతోంది అవును సార్ మా మంచి కొరకు పెడుతున్నారు క్షమించండి సార్ బ్రేక్లు ఉన్నాయ్ సార్ బ్రేక్లు ఉన్నాయి ఇప్పుడైతే జుర్మానా వెయ్యండి సార్ నెక్స్ట్ నుంచి ఇలా రాను అసలు ఆ అ ఆ ఛార్జులన్నీ కలిపి కట్టేస్తాను సార్ సరే సార్ ఓకే సార్ ఖచ్చితంగా